ప్రస్తుతం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ ఏ పని చేయలేదు వారు గెలవక ముందు ఒక పథకంలు ఇచ్చారు గెలిచాక ఏది అమలు చేయలేదు స్త్రీలకు గ్యాస్ బండలు అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఏ పథకం అమలు చేయలేదు పాత ప్రభుత్వంలో చెప్పిన మాట వారు నెరవేర్చారు ఇప్పుడున్న ప్రభుత్వం వారి వారి సొంత పనులకు వారి వారి సొంత వినియోగాలకి వారి యొక్క గెలిచినా ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది ప్రజలకు మంచి చేయుటకు ఏ నాయకుడు ముందు రావట్లేదు వారు ప్రతీ ఒక్క విషయంలో వారి వారి సొంత వారిని ప్రోత్సహించి వారికి సొంత క్రమంగా వారిని వారి వారి పనుల్లో నియమించుకుంటున్నారు పోయిన ప్రభుత్వం ప్రతీ ఒక్క పేదవాడికి ప్రతీ ఒక్క మర్యాదకారులకి ప్రతీ ఒక్కరికి ఏదో ఒక లాభం చేసింది చేకూర్చింది కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకం అమలు చేయలేదు ఇచ్చిన ప్రతీ ఒక్కటి ఎవ్వరు ప్రజలు లాభం పొందారని ఎవరు చెప్పలేదు అసలు వారి పథకంలు అమలు చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం బెటర్ మంచిది అని ప్రజలు భావిస్తున్నారు